గుడ్ మార్నింగ్ సార్

మొబైల్ కావాలని వచ్చాను

ఐఫోన్ మొబైల్ కావాలి

ఐఫోన్ ఏ సిక్స్టీన్ కే కావాలి ఫీచ ఫీచర్స్ మంచిగుండాలి ఫీచర్స్ మంచిగుండాలి అదే అంటున్నా కెమెరా గానీ ఫీచర్సు స్క్రీన్ కార్డు ఇవన్నీ మంచిగుండాలి ఎంతలో ఉంటుంది కాస్ట్ అవునా ఇంకా తక్కువలో ఏముండదా సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్లో ఏమొద్దు అది ఏమి వద్దు కానీ నాది కొత్తదే కావాలి కొత్తది తియ్యాలనుకుంటున్నా ఇంకా ఎయిటీ నైంటీ థౌజండ్లో ఏమి ఉండవా

వస్తా ఈరోజు ఐఫోన్తో పాటు ఐఫోన్ బ్లూటూత్ కూడా కావాలి

ఎప్పడివరకు ఉంటారు

ఏంటండి ఓకే త్యాంక్ యూ